మాకు దగ్గరలో అనేక కాలేజీలు ఉన్నాయి ఇవి వివిధ రకాల కోర్సులు అందిస్తాయి కొన్ని ప్రధాన కోర్సులు ఏంటంటే సైన్స్ బీఎస్సీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బోటనీ జువాలజీ మ్యాథమెటిక్స్ ఇంజనీరింగ్ మొదలైనవి ఉన్నాయి అంతేకాకుండా కామర్సు విభాగం అయితే బీకాం ఆర్థిక శాస్త్రం బ్యాంకింగ్ అకౌంటింగ్ మార్కెటింగ్ మొదలైనవి కోర్సులు ఉంటాయి అంతేకాకుండా ఆర్ట్స్ విభాగంలో చూస్తే బీఏ ఉంటుంది హిస్టరీ పొలిటికల్ సైన్సు సోషల్ వర్క్సు ఇంగ్లీషు తెలుగు మొదలైనవి కోర్సులు ఉంటాయి ఉపాధ్యాయ శిక్షణ బీఎడ్ దీంట్లో వాళ్ళకు కానీ ఇష్టం వచ్చిన సబ్జెక్ట్ని కోర్సుగా ఎంచుకోవచ్చు అంటే తెలుగు ఇంగ్లీష్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బోటనీ జువాలజీ మ్యాథ్స్ ఇంజనీరింగ్ ఇలాగ మొదలైనవి ఏదో ఒకటి మనకు ఇష్టం వచ్చింది తీసుకోవచ్చు అంతేకాకుండా ఇక్కడ దగ్గరలో ఉండే కొన్ని ప్రముఖ కాలేజీలు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం రాజమండ్రి గురుజాడ కళాశాల రాజమండ్రి ఆంధ్ర విశ్వవిద్యాలయం విజయవాడ శ్రీ వెంకటేశ్వర జాతీయ కళాశాల రాజమండ్రి రామచంద్ర కళాశాల ఒకటి ఉంటుంది అది బాగుంటుంది తూర్పు గోదావరి జిల్లాలో కొంతమంది విద్యార్థులు తదుపరి చదువుకు కొన్ని కొన్ని ఇతర కోర్సుల ప్రాంతాలకు వెళ్ళి అక్కడ చదువుకుంటారు ముఖ్యంగా వారు వైద్యం ఇంజనీరింగ్ లేదా మరొక నిర్దిష్ట రంగంలో ఉన్న శిక్షణ కోరుకుంటే అయితే రాజమండ్రిలో శ్రీ వెంకటేశ్వర విద్య విశ్వవిద్యాలయం ఉంది మరియు ఆంధ్ర విశ్వవిద్యాలయం వంటివి అనేక ప్రముఖ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి ఇవి వివిధ రకాల డిగ్రీలు మరియు డిప్లొమాలు అందిస్తాయి తూర్పు గోదావరి జిల్లాలో విద్యార్థులకు వివిధ రకాల విద్య అవకాశాలు అందుబాటులో ఉన్నాయి కోర్సులు ఎంపిక చేసుకునేటప్పుడు విద్యార్థులు వాళ్ళకి ఇష్టం వచ్చిన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏమి కోర్సులు తెల్ అయితే చదవాలో ఏమి చేయాలో అనేది వాళ్ళు తెలుసుకుని వాళ్ళ లక్ష్యం పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి వాళ్ళకి లక్ష్యం తెలుసుకొని వాళ్ళు వాళ్ళు జాయిన్ అవుతు ఉంటారు ఇక్కడ చదువుకు అయితే ఎటువంటి కొరత లేదు అన్నీ సదుపాయాలు మాకు దగ్గరలో బాగా ఉన్నాయి ఇక్కడ ఉండే విశ్వవిద్యాలయాలలో చదువు కూడా చాలా బాగా చెప్తారని తెలుసు